హలో గుడ్ ఈవెనింగ్ చెప్పండి ఓకే మీ నేమ్ చెప్పండి ఓకే ఏజు ఓకే చెప్పండమ్మ ఏంటి ప్రాబ్లమ్ ఓకే ఓకే ఇంతకముందు ఏమైనా టాబ్లెట్స్ యూజ్ చేసున్నారా ఓకే అంటే మీకు కిడ్నీలో స్కాన్ ఏమైనా చెయ్యించుకున్నారా ఇంతకుముందు నొప్పిలోస్తన్నాయ్ అన్నారు కదండీ ఏమైనా న్నా రాళ్ళుంటాయి అంటే రాళ్ళుండడానికి కూడా బహుశ అవకాశం ఉండచ్చు ఇప్పుడీ స్కాన్ అలాంటివేమైనా చెయ్యించుకున్నారా ఓకే బట్ మీకైతే పెయిన్ వస్తూ ఉందంటారు ఓకే అండి ఏమి పర్వాలేదండి ఒకసారి మీరెళ్ళి స్కానింగ్ తీసుకోండి ఓకేనా ప్రాబ్లమ్ ఏంటో మాకు తెలుస్తుంది అంటే మీకు కిడ్నీలో ఇష్యూ అంటున్నారు కదా సో అది మనకు బయటికి కనబడదు కాబట్టి మీరు స్కానింగ్ తీసుకుంటే దాన్నిబట్టి ఆ స్కానింగ్ రిపోర్ట్స్ నాకు పెట్టగలిగితే నేను మీకు దానిలో చెక్ చేసి మీకు చెప్తానండి ఓకేనా అలాగే బెడ్ బ్లడ్ టెస్ట్ కూడా చెయ్యించుకోండి ఓకేనా మీకేదని మీకేదైనా ప్రాబ్లమ్ ఉన్నా అప్పుడు మాకు ఆ స్కానింగ్ రిపోర్ట్స్ కనిపెట్టాలి మేము చెక్ చేసి మీకైనా ఇన్ఫామ్ చేస్తాము ఓకే అమ్మా థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ